హలో నవీన్ ఏమి చేస్తున్నావు ఏ ఏమి లేదు ఇట్లా టైమ్పాస్ అవుతలేదని కాల్ చేసిన

ఏమి సినిమాకి పోదాం హాయ్ హనుమా హనుమాన్ వచ్చింది కదా చూద్దామా మరి

చూద్దామా మళ్ళా

బయట హితంగా ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి థియేటర్కు వెళ్ళుడు

నీ ఇష్టం నేను థియేటర్లో వెళ్దాం అని అనుకున్నాను మరి నువ్వు ఓటీటీలో చూద్దాం అంటున్నావు కదా అది గిట్ట బెటర్ ఇప్పుడు వన్ మంత్ సబ్స్క్రిప్షన్ వస్తుంది మనం బయట టూ హండ్రడ్ కట్టి వెళ్ళే బదులు

హాయ్ నాన్న గిట్ల చూసినావా హాయ్ నాన్న హాట్స్టార్లో వచ్చింది హాట్స్టార్లో వచ్చింది అయ్యింది అయిపోయింది

ఈ ఓటీటీలు వచ్చినప్పటి నుంచి ఓటీటీలు వచ్చినప్పటి నుంచి కొంచెం టీవీస్ గిట్ట చాలా తక్కువ అయిపోయినాయి ఏమంటావు చూస్తుర్రు ఇవి సరే మరి